నాకు మంచి నీళ్ళు తాగడానికే కాని అలాగే ఇంకా నేను ఎప్పుడైనా నా బట్టలు ఉతుక్కోవడానికి కానీ అంట్లు తోమడానికి కానీ అలాగే నీళ్ళు పట్టడానికి కానీ మంచి నీళ్ళు త్రాగడానికి కానీ ప్రతీ ఒక్క దానికి ఏంటంటే నీళ్ళు నాకు చాలా అంటే చాలా ఉపయోగపడింది అలా నీరు నాకు ప్రతీ ఒక్క అవసరాన్ని తీర్చిందని అయితే నేను చెప్పుకోగలను అలాగే ఇంకా ఏంటంటే వంట వండటానికి కూడా ఆఖరికి నాకు ఆ నీరు అనేది అవసరం పడుతూనే ఉండేది మనం అన్నం లేకుండా అయినా ఉండగలం కానీ నీరు లేకుండా మాత్రం ఉండలేము అలాగా నేను అయితే ప్రతీ ఒక్క నీటి చుక్కని అయితే చాలా అంటే చాలా పొదుపుగా వాడతాను కొంత మంది అంటారు నీరుని వేస్ట్ చేస్తే డబ్బులు అంత ఎక్కువ ఖర్చ్ ఖర్చు పెడతారు అని చెప్పి నేను అది నమ్ముతాను అలాగే నేను నా నేను మంచి నీళ్ళని ప్రతీ ఒక్క చోట వాడుతూనే ఉంటాను ప్రతీ ఒక్కదానికి ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళినా స్నానానికి వెళ్ళినా ప్రతీ ఒక్కదానికి నా రోజువారి ప్రతీ ఒక్క సమయానికి ప్రతీ ఒక్క అవసరానికి నాకు అయితే నీర్ నీళ్ళు అనేది చాలా అవసరం పడ్డాయి అని అయితే నేను చెప్పుకోగలను